తెలంగాణ ప్రాతంలో జరుపుకునే కొన్ని ప్రత్యేకమైన ఆచారం ఏంటంటే బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ మొత్తం తొమ్మిది రోజుల పండుగ దీనిని సద్దుల బతుకమ్మ అని కూడా అంటారు తెలంగాణ ఆడపడుచులు అంతా ఎంతో ఉత్సాహంగానూ జరుపుకునే పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధి వీధిన ఎక్కడ చూసినా సందడే సందడిగా ఉంటుంది తొమ్మిదిరోజుల సద్దుల బతుకమ్మతో తొమ్మిదవ రోజు ముగుస్తుంది అందరూ తొమ్మిది రోజులు ఏటా ఈ వ ఈ బతుకమ్మ అన్నీ పూవులతోటే జమాయిస్తారు ఏటా తరువాత ఆట పాటతో బతుకమ్మను అలంకరిస్తారు తర్వాత ఆఖరి రోజున సద్దుల బతుకమ్మను ఆరాధిస్తారు సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మ గౌరమ్మను పసుపుతో తయారుచేస్తారు ఈ గౌరమ్మను పూజించి తరువాత ఆ పసుపును తీసి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు రాసుకున్న తరువాత సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ధరించి పిల్లలు చక్కగా దోస్ ధరించి వాకిలితో వాకిలిని బతుకమ్మగా అలంకరిస్తారు ఆ తరువాత బతుకమ్మను జానపద గీతాలతోటి బతుకమ్మ గీతాలతోటి ఆడి పాడి సంబరపరుస్తారు అందరూ అది ఆడవాళ్ళ పండుగ మాత్రమే ఇది తర్వాత తొమ్మిదవ రోజు అందరూ ఆడిన తరవాత వాళ్ళు సంతృప్తి అయిన తరువాత ఈ బతుకమ్మను తీసుకువెళ్ళి మన చెరువులో కానీ లేకుంటే దగ్గరలో ఉన్న నీళ్ళ ప్రాంతంలో కానీ వదిలేసి వస్తారు